నమస్కారమండి నవ్య గారు చాలా రోజులైంది చూసి రండి కూర్చోండి ఏం కావాలి చెప్పండి మీకు సాక్షి ఉంది ఆంధ్రజ్యోతి ఉంది ఈనాడు ఉంది ఏది కావాలి సరేనండి తీసుకోండి ఏదున్న ఒకదాంట్లో ఉంటుంది ఇంకోదాంట్లో అదే వస్తుంది ఏ పేపర్ అయినా ఒక్కలాగే ఉంది అది ఎవడైతే అధికారంలో ఉన్నాడో ఆడికి మద్ధతిచ్చేలా కొన్ని పేపర్లు రాస్తాయండి అంతా అలా ఉండరు కదా ఏంటి వీళ్లు టిఆర్పి అని ఉంటుందండి వీళ్లకి ఎక్కువ డబ్బులొచ్చే ప్రోగ్రాములు మాత్రమే వేస్తారు అది రాజకీయాలు పరంగా అవనివ్వండి సినిమాల పరంగా అవనివ్వండి లేకపోతే ఎవరినన్నా తీసుకొచ్చి మాట్లడిచ్చాలని వీళ్ళకి ఎవరైతే టిఆర్పి వస్తాయో ఆ షోలే వేస్తారు చూడండి ఆ రామ్గోపాల్వర్మ్ని ఇలాంటోళ్లని తీసుకొస్తారు నేను ఇప్పుడు చదివిన పేపర్లో కూడా ఒకటి ఒకచోట ఎక్కువ రాజకీయాలు వచ్చే అంశాలే కనబడతాయి చూసారో లేదో అంతే కాని మీ ఇప్పుడు టీ ఏంటి ఎక్కడెక్కడో ఉన్న మన ఏరియాలో ఎక్కడో పిడుగు పడి ఒక అబ్బాయి చనిపోయాడు చిన్న బాలుడు మన పాఠశాలలో కనిసం అలాంటివి చూపించరు ఎందుకంటే వాళ్ళకి డబ్బులు రావు డబ్బులు ఏవి ఇస్తే వాళ్ళకి డబ్బులు ఇస్తారో వాళ్ళు గురించే ఏమన్నా కొంచెం నిజమనేది చూపించాలి ఇప్పుడు ఎలా ఉంటాయి అంటే నేషనల్ ఛానెల్స్ ఉంటాయండి ఎన్డిటీవి అని ఒకటి ఉంటుంది బీబీసీ ఛానెల్ ఉంటుంది అంతే ఖచ్చితంగా నిజం అనేది చూపించాలి ఎవ్వరికి ఒకళ్ళ కింద పనిచేసెలా ఉండాలి ఇప్పుడు మరి గాజా లేకపోతే ఇది ఈ సిరి ఏంటది ఇరాన్ లాంటిలో జరుగుతున్నాయి యుద్ధాలు ఆ యుద్ధాలు గురించి మన పేపర్లో ఎప్పుడన్నా చూశారండి చెప్పు చెప్పండి ఒకసారి పేపరు ఎక్కడన్నా కనిపించిందా ఆ యుద్ధం గురించి అంటే ఏం చెప్పట్లేదండి వీళ్ళు వీళ్ళు అలాంటివేవి చెప్పట్లేదు వీళ్ళుకి ఏదైతే మన ఆంధ్రప్రదేశ్లో జరిగేయి మాత్రమే వేస్తున్నారు వీళ్ళు అలగైతే మరి మనకేం తెలుస్తాయండి అక్కడేం జరుగుతుందో ప్రపంచంలో సరేనండి సరే చదుకోండి చదివినంతసేపు చదివి వెళ్ళండి బయటకి వెళ్ళాలి పనుంది